చెప్పండి

మాకు పాలు కావాలండి ప్రొద్దున ప్రొద్దున సాయంత్రం కావాలి మీకు ఎప్పుడు వీలైతుంది సిక్స్ నుంచి సెవెన్ వరకు ఓకే అండి మాకు ఫంక్షన్ ఉందండి కావాలి పద్నాలుగు ఈవినింగ్ టైంలో పోయరా రెండు తీసుకుంటాము నాలుగు కావాలండి మాకు పంపిస్తారా చేస్తారా చెయ్యండి మాకు సాయంత కూడా కావాలి గదా సాయంత్రం కావాలంటే ఎలా మరి ఓకే అండి రేపు మార్నింగ్ రేపు మార్నింగ్ తీసుకరండి మరి ప్రొద్దున్నే తీసుకర సరిపోతాయండి నాలుగు తీసుకురండి ఓకే అండి ఓకే అండి థ్యాంక్ యూ